హలో సురేష్ గారేనా అండి సార్ మేము ఇలాగ హరికుమార్ ట్రావెల్ ఏజెన్సీ నుంచి మాట్లాడుతున్నాము మేము అది మీరు వెకేషన్ గు మీరు వెకేషన్ గురించి ఒకసారి మా ట్రావిలర్కి వచ్చారు కదా సార్ మీకు ఏవిధంగా సహాయపడగలము సార్ మేము అంటే మీరు వచ్చిన మీరు ఏదో చూసి వెళ్ళిపోయారంట అది మీ డీటైల్స్ చెప్పేసి వెళ్ళిపోయారంట సో ఇది మీకు ఎలాంటి వెకేషన్ మీకు ఎలా మీ ప్లాన్స్ ఏంటో చెప్తే మేము దాని బట్టి మేము మీకు అందుబాటులో ఉండేవి చెప్తాము సార్ మేము ఏం ఎంతమంది వెళ్తారండి మీరు పదిహేను మంది వెళ్తారండి ఓకే అంటే పిల్లలు ఎంతమంది అండి పిల్లలు ఎంతమంది పెద్దలు ఎంత మంది ఆడవాళ్ళు ఎంతమంది అండి అదే అందరం కలిపి ఒకే అందరూ కలిపి ఒకే కుటుంబం అయితే నేను మినీ బస్సు ఏర్పాటు చేస్తానండి ఓకే అండి మీ పక్కింటి కుటుంబాలు మీరూ వెళ్తున్నారండి ఓకే అండి అంటే మీరు పిల్లలు ఎంత మంది ఉంటారండి చిన్నపిల్లలు ఓకే అండి ఓకే అండి అయితే అంటే మీ ఎప్పుడు వెళ్ళాలి అనుకుంటున్నారు అండి మీరు ఈ నెల ఆఖరి తేదిన వెళ్ళాలి అనుకుంటున్నారు మీరు ఓకే అండి అంటే మీకు ఏ ఏసీ బస్ అండి నాన్ ఏసీ బస్ అండి ఓకే

తక్కువ అమౌంటే మీరు ఎక్కువమంది వెళ్తున్నారు కదా సార్ అంటే మేము ట్రావెల్ మీద డీజిల్ చార్జీలు ఎక్కువ పడుతున్నాయి

సరే మీరు మీ ఫోన్ నంబర్ ఇదేనా అండి అది వాట్సప్ నంబర్ కూడా ఇదే కదండి మీది అదే మీకు నేను మీ డీటైల్స్ అంటే ప పదిహేను మంది చెప్పారు కాబట్టి ఈ పదిహేను మందికి సరిపడేలాగా మాకు బస్సు ఏర్పాటులో ఉందో కారు ఏర్పాటులో ఏముందో చూసి నేను చెప్తానండి మీకు మీకు చెప్పి నేను మీకు వాట్సప్ చేస్తాను ఏదైతే ఉందో అప్పుడు మీరొ అప్పుడు మీరు వద్దురు కాని అండి అప్పుడు మీకు మీకు వాట్సప్ చేస్తాను అంటే మీకు మీరు చేసినప్పుడు సగం అమౌంట్ నాకు ముందే ఫోన్పే చెయ్యాలండి ఎందుకంటే నేను నేను ఇలాగ వీళ్ళకి ఇవ్వాలి కదండి డ్రైవర్కి అలాగే మీకు క్లీన్ చెయ్యడానికి వాళ్ళకి కూడా ఇవ్వాలి కదా అందుకేనండి ఓకే ఓకే అండి ఓకే థ్యాంక్ యూ సార్